హలో అన్నా నిన్న ఇక్కడ ఆఫీస్లో ఫైవ్ వాటర్ క్యాన్స్ తక్కువ వేశారు ఎలా ఏమైంది ఎందుకు వెయ్యలేదు తక్కువైనాయి నిన్న ఆఫీస్ స్టాఫ్కి వాటర్ లేవు ఫైవ్ క్యాన్స్ తక్కువ వేశారు ఎలా అని లేదంటే లేదండి మిస్ మిస్ మిస్ అయ్యాయండి ఇంకా రాలేదు అందుకనేగా మీకు కాల్ చేసింది ఇబ్బంది పడి ఇబ్బంది అయ్యిందండి మస్తు ఇబ్బందయింది అందుకని కాల్ చేసాను మీకు చెప్పండి ఈ రోజు అర్జెంట్గా అర్జెంట్గా కావాలండి ఈ రోజు ఎలా అవుతుందా ఈ రోజే కావాలండి ఏదో మిస్ అయ్యాయి రెగ్యులర్గా వేస్తారు కదా ఇది మళ్ళీ ఐదు అడిగితే నేను ఏం చెప్పాలి చెప్పండి ఐదు రెగ్యులర్గా వేస్తారు కదండీ మీరు అది

మాకు ఐదే ఐదు వేసేది మా ఐదు మొత్తం ఏ వెయ్యకపోతే ఇంకా ఎలా ఉంటుంది చెప్పండి మాకు మరి మా బిజినెస్ మొత్తం లాస్ అవుతుంది అది అందుకు బయటికి అదే లా లాస్ట్ మంత్ ఓకే ఓకే ఎంప్లాయిస్కి ఇబ్బంది అవుతుంది అందుకనే అండి మీకు కాల్ చేయాల్సి వచ్చింది లాస్ట్ మంత్ బిల్ బిల్ తీసుకున్నారా అండి లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ బిల్ ఇచ్చారా అండి ఆఫీస్లో తీసుకున్నారా మీరు ఆ రోజున అకౌంట్లో క్రెడిట్ అయ్యాయా డబ్బులు మే ఇచ్చి బిల్ వేస్తే అయిపోతుందండి మీరు టోటల్ అన్నీ క్యాలిక్యులేట్ చేసి బిల్లు పెడితే వచ్చేస్తాయండి ఫస్ట్ అయితే ఫస్ట్ ఫస్ట్కల్లా ఫస్ట్కల్లా కాకుండా థర్టీ ట్వంటీ ఎయిట్ థర్టీకల్లా పంపించేస్తే మేము ఫర్దర్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం మేము మీరు తెచ్చేసేయండి ఓకే సార్ తొందర తొందరగా రావాలి తొందర తొందరగా అరేంజ్ చేయండి